హలో మేడం చెప్పండి ఓకే మేడం ప్లేసెస్ ఓకే మేడం అయితే మీరు ప్రజెంట్ ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నారా మేడం ఓకే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నారా మేడం మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే అక్కడ ఉన్న మా సర్వీస్కైతే మేము కాల్ చేసి మీకు కార్ అనేది అరంజ్ చేస్తాం మేడం ఓకే సార్ అయితే మనము అదే సారీ మేడం ఇక్కడ నుంచి మనం కాకినాడ వచ్చాక ఇక్కడ మా ఏజెన్సీ ఇక్కడైతే ఇక్కడే ఉన్నాది సో ఇక్కడ నుంచి అయితే ప్లాన్ చేసుకుంటాం మీరు అక్కడనుంచి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ వచ్చేలోగా మేము ప్లాన్ చేసి అది మీకయితే పంపిస్తాము మేడం మీరు వచ్చాక కార్ మార్చుకుందురు మేడం ఓకే మేడం ఖచ్చితంగా మేడం షూర్ అయితే నేను ఒకసారి మీకు ఏ ప్లేసెస్ అయితే ఉందో ఏ టైంకి మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాము అన్నదయితే మీకైతే షెడ్యూల్ పంపిస్తాం మేడం ఓకే మేడం ఉంటాయి మేడం మ్యాగ్జిమం అయితే ఓకే మేడం ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకెళతాం మేడం తీసుకెళ్ళిన వెంటనే మీకు అసలు ఏమన్నాయి ప్లేసెస్ అన్నది మీకు షెడ్యూల్ పెడతాం ఏ టైంకి ఏక్కడికేల్తాం అన్నది కూడా చెప్తాం మేడం మీకు ఫుడ్ కూడా వెరైటీస్ అయితే చూపిస్తాం మేడం ఓకే మేడం ఓకే మేడం మీ వాట్సప్కి షెడ్యూల్ పెడతాం మేడం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పెట్టేస్తాం మేడం ఏమేం ప్లేసెస్ ఉన్నాయో చూసి

జాయిన్ అయితే వెంటనే మీకు చెప్తాం మేడం

అది ఎంతవుతుందో నేను చూసి మేడం క్యాలిక్యులేట్ చేసి టోటల్ మీకు అయితే పెడతాను మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఒకసారి మీరు పెట్టిన వెంటనే మీరు నాకు కాంటాక్ట్ చేయండి మేడం థ్యాంక్ యూ మేడం